నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ అది చాలా మంచిగా ఉంది నేను అది వాడుతూ ఉంటె నాకు చాలా ఆనందంగా ఉంది అందులో సౌండ్ మంచిగా వస్తుంది నేను అనుకున్నదానికన్నా ఎక్కువగా మంచిగా ఉంది నాకు అది గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది దానివల్ల నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను ఆన్లైన్ ప్రొడక్ట్స్ అంటే ఎలాంటి భయం లేకుండా తీసుకునేలాగా మంచిగా ఉంది నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది అందువల్ల నేను దీనిని తీసుకుని ఆప్లో నేను తీసుకున్న యాప్లో దీనికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మంచి కామెంట్స్ కూడా పెట్టాను నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరికీ కూడా చెప్పాను ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది మీరు కూడా తీసుకోండి ప్రైస్ కూడా తక్కువగా ఉంది ఇంత ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ ఉన్న బ్లూటూత్ రావడం అంటే ఎక్కడా ఇవ్వరు అందుకోసమే తీసుకోండని మరీ మరీ వాళ్ళకు నేను చెప్పాను నేను చెప్పడంవల్ల వాళ్ళు కూడా చాలా మంది దీన్ని ఆర్డర్ పెట్టుకున్నారు తీసుకున్నారు వాళ్ళు కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లూటూత్ని నేను మంచిగా వాడుకుంటూ ఉన్నాను మంచిగా ఎక్కడికైనా వెళ్ళినపుడు బస్లోగాని ఇంకా కార్లో బైకులో వెళ్ళినపుడు జర్నీ చేసినప్పుడు బ్లూటూత్లో మంచిగా సాంగ్స్ పెట్టుకోవడం లేదా ఎవరైనా కాల్ చేసినపుడు డైరెక్ట్ ఫోన్తో కాకుండా బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని బ్లూటూత్లోనే మాట్లాటడం చేస్తూ ఉన్నాను నాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది ఇది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇది గుడ్ ప్రోడక్ట్ అనే చెప్పాలి